వ్యాపార రంగంలో బాగా రాణిస్తున్నటువంటి ప్రసిద్ధ మహిళ వ్యాపారులు లేదా పారిశ్రామిక వేతలు చాలా విజయవంతంగా ముందుకు సాగడం అనేది మనం ప్రస్తుత సమాజంలో చూడగలుగుతున్నాం వారి యొక్క విజయం వెనుక చాలా కృషి ఉంటుందని మేము అనుకుంటున్నాము వారు అన్ వారి వ్యాపారంలో విజయాన్ని పొందుకోగలుగుతున్నారు అంటే వారు చేస్తున్నటువంటి ఆ వ్యాపారం ఎంతో మరి క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు క్వాలిటీని మెయింటైన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే వ్యాపారంలో అభివృద్ధి అనేది మనం చూడడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మహిళ వ్యాపారులు చాలా డిటర్మినేషన్ కృషిదల పట్టుతో చాలామంది కష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఈ వ్యాపారంలో రాణిస్తున్నటువంటి మహిళలయితేనే వ్యాపారంలో నెగ్గుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతూ నిష్టగా వారు తమ సొంత పనుల మీద దృష్టిని కలిగి ఉన్నారు కాబట్టి వారు ఏకాగ్రతతో పనిచేస్తున్నారు కాబట్టి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వారు విజయవంతం కావడానికి ముఖ్యమైన కారణాలు అని మేమ అనుకుంటున్నాము